నేను రాసిన నాకు ఇస్టమైన తెలుగు పుస్తకం ఆకాశంలోని ఒక నక్షత్రం ఇది ఒక యువకుడి కథ అతను తన కలలను అనుసరించడానికి ప్రయత్నిస్తాడు ఈ కథను వ్రాయాలని నన్ను ప్రేరేపించినది నా సొంత జీవితంలోని కొన్ని అనుభవాలు నేను కూడా ఒకప్పుడు ఒక యువతను మరియు నాకు కూడా నా సొంత కలలు ఉండేవి నేను ఈ కథ ద్వారా యువకులకు యువతకు వారికి ఏమి కావాలో అనుసరించడానికి మరియు వారి కలలను సాధించడానికి ప్రేరేపించాలనుకున్నాను ఈ కథ ఒక యువతి రాణి అవ్వాలని కలలు కంటుంది అతను ఒక గ్రా ఆ ఆమె ఒక గ్రామంలో పేద రైతు కుమార్తె అతను ఆమె తన కలలను అనుసరించడానికి రాజధానికి వెలుతుంది అక్కడ ఆమె అనేక కష్టాలు మరియు సవాళ్ళను ఎదుర్కుంటుంది కానీ ఆమె తన కలలను వదులుకోదు ఆక్ ఆమె కష్టపడి పనిచేస్తుంది మరియు చివరకు తన కలలను సాధిస్తుంది ఈ కథ యువతులకు యువకులకు యువతకు ఒక ముఖ్యమైన పాటాన్ని నేర్పుతుంది అదేమిటంటే మీ కలలను అనుసరించడానికి మీరు ఎప్పుడూ ఎక్కువ కష్టపడాలి మీరు మీ కలలను సాధించడానికి నిబద్దతతో మరియు కృషితో ఉండాలి మీరు సాధారణంగా ఏ భాషలో రాయడానికి ఇష్టపడతారు నేను నేను తెలుగు మరియు ఇంగ్లిష్ రెండింటినీ రాయడానికి ఇష్టపడతాను తెలుగు నాకు మొదటి భాష కాబట్టి దానిలో రాయడం నాకు సులభం ఇంగ్లీష్ ఒక అంతర్జాతీయ భాష కాబట్టి దానిలో రాయడం ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా మరిన్ని మరిన్ని మంది ప్రజలను చేరుకోగలను నేను రెండు భాషలలోను రాయడానికి ఇష్టపడతాను ఎందుకంటే ప్రతీ భాషకు దాని స్వతంత్ర ప్రత్యేకమైన అందం ఉంది తెలుగు భాష చాలా సరళమైనది మరియు శక్తివంతమైనది ఇది భావోద్వేగాలను అద్బుతంగా వ్యక్తీకరించడానికి ఉపయోగించవచ్చు ఇంగ్లీషు భాష చాలా సమగ్రమైనది మరియు సామర్ద్యం కలిగి ఉంటుంది ఇది వివిదరకాల సృజనాత్మక పాఠాలను రాయడానికి ఉపయోగించవచ్చు నేను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటినీ రాయడానికి ఇష్టపడతాను ఎందుకంటే ప్రతి భాష నన్ను ఒక కొత్త అనుభవంలోనికి తీసుకుని వెలుతుంది